నేను గీయడానికి ఇష్టపడిన రోజులు చాలా ఉన్నాయి కాలేజ్ టైంలో కుదరని కుదరని టైంలో గీయడానికి ఇష్టపడను నేను గీయడానికి ప్రేరణ ఏదైనా బొమ్మల్ని చూసి గీయాలనిపిస్తే గీస్తూ ఉంటాను నేను రోజువారి దినచర్యలో వేరే పనులతో పాటు డ్రాయింగ్ కొంచెం టైంను కొంచెం సమయాన్ని కేటాయించుకొని గీస్తూ ఉంటాను